నమస్కారం సార్ నా పేరు అనిల్ కుమారు మాది ఖమ్మం నేను నైటు రాత్రి తొమ్మిది గంటలకు ఫుడ్ డెలివరీ ఆర్డర్ పెట్టాను సార్ బిర్యానీ బట్ అది ఇంకా మాకు అందలేదు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆహారం మీద నేను పెట్టిన డెలివరీ దాని మీద ఏమైనా మాకు ఓపెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా సారు అంటే ఇప్పుడు అమెజాన్లో కానీ ఇట్లాంటి వాటిల్లో మేము ఏమైనా తెలుసుకోవచ్చా ఏమైనా కూపెన్లో ఏమైనా ఆర్డర్ పెట్టారా లేదా అని చెెప్పేసి చూసుకుందామని అని చెప్పేసి మేము కాల్ చేస్తున్నాము సార్ అసలు అందుబాటులో ఉన్నాయా లేవా ఆక్యూపన్స్లో ఉన్నాయా లేవా ఫుడ్ డెలివరీ ఏమైనా ఆర్డర్ ఉందా లేదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము బట్ కాకపోతే ఏమైనా డెలివరీ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి వీటిలో ఇంత ఛార్జ్ పడింది అని చెప్పేసి ఇంత ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా కిలోమీటర్స్కి ఇన్ని కూపన్స్ అని చెప్పేసి ఉంటాయి సార్ సో ఇప్పుడు ఆ కూపన్స్ ఏమైనా మాకు ఉన్నాయా లేవా అని ఫుడ్ డెలివరీ కోసం సెట్లు ఏమైనా తెరచి ఏమైనా తగ్గింపు కూపెన్లో మాకు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అని చూసి చూస్తారా అని చెెప్పేసి అని చెప్పేసి మేము ఇట్లా మీకు కాల్ చేయడం జరిగింది సార్ ఈయొక్క ఆర్డర్ మాత్రం మేము పెట్టి కూడా దాదాపు రెండు గంటల పైన అవుతుంది బట్ మాకు ఇంకా ఫుడ్డూ డెలివరీ అనేది అవ్వలేదు ప్లస్ ఇంకోటి మాకు కూపన్స్ పైన ఏమైనా ఆర్డర్స్ కూపెన్స్ ఉంటాయా ఉండవా ఏంటి అనేది మాకు ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ప్లస్ ఇంకొకటి మా కూపెన్స్ మీద నెక్స్ట్ ఈసారి మళ్ళీ మేము డెలివరీ పెట్టినప్పుడు ఫుడ్ తీసుకునే టైంకి ఈ కూపెన్స్ మీద ఏమైనా మాకు తగ్గించి కాస్ట్ ఖర్చు అనేది తగ్గించి మాకు తక్కువ రేటుకి ఇవ్వగలరా